తూర్పుగోదావరి జిల్లాలో ప్రధానముగా జరుపుకునే సాంస్కృతిక పండుగల్లో ఒకటి దీపావళి హిందువులు ముఖ్యమైన పండుగ గా జరుపుకుంటారు ఇది విజయం మరియు అజ్ఞానం పై జ్ఞానం యొక్క విజయాన్ని గుర్తుచేస్తుంది ఈ పండుగను అక్టోబర్ లేదా నవంబర్ నెలలో ఆరు రోజుల పాటు జరుపుకుంటారు ఈ పండుగ సందర్బంగా ప్రజలు తమ ఇళ్ళలో కొత్త బట్టలను వేసుకొని అలంకరించుకుంటారు అలాగే దీపాలను వెలిగిస్తారు ఇంకా పతాకాలు అలాగే బాణాసంచాను కాల్చుతారు వారు స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు ఆహ్వానించి భోజనం మరియు స్నేహపూర్వక సమావేశాలను నిర్వహించుకుంటారు అలాగే మరోక ముఖ్యమైన పండుగ పొంగల్ ఈ పండుగను సంక్రాంతి అని కూడా అంటారు ఈ పండుగను హిందువులు మరియు సిక్కియులు కలసి జరుపుకుంటారు ఇది వ్యవసాయం యొక్క ఫలాలను జరుపుకునే పండుగ ఈ పండుగను జనవరి నెలలో జరుపుకుంటారు ఈ పండుగ సంధర్భంగా ప్రజలు పొంగల్ వేరుశనగ పాలు మరియు బియ్యంతో చేసిన ఒక రకమైన భోజనాన్ని తయారుచేస్తారు మరియు దేవునికి నైవేద్యంగా పెడతారు అలాగే ఉత్సవం ఈ పండుగను శ్రీ కృష్ణుని జన్మదినాన్ని జరుపుకుంటారు జరుపుకోడానికి ఉంటుంది ఈ పండుగను ఆగస్ట్ లేదా సెప్టెంబర్ నెలలో జరుపుకుంటారు ఈ పండుగ సంధర్భంగా ప్రజలు కృష్ణుని విగ్రహాలను ఊరేగిస్తారు మరియు భోజనం మరియు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు అలాగే చాలా రకాల పండుగలు మా తూర్పు గోదావరి జిల్లాలో ప్రధాన సంస్కృతిగా జరుపుకుంటారు ఈ పండుగలు మరియు కార్యక్రమాలు తూర్పు గోదావరి జిల్లా యొక్క సాంస్కృతిక సంపదలో ప్రతిబంబిస్తాయి ఈ పండుగలు ప్రజలకు కలిసి చేరి ఆనందించడానికి మరియు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఉంటుంది హిందువులకు ముఖ్యమైన పండుగ ఇది విజయం మరియు అజ్ఞానంపై జ్ఞానానికి ఉన్న పండుగ ఈ పండుగలన్నీ కూడా ఎంతో గొప్పగా జరుపుకుంటూ ఉంటారు